ఆధ్యాత్మిక భావం పెంపొందడానికి యోగా అభ్యాసం చాలా ఉపయోగపడుతుంది అందులో భాగంగా మనం అనేక ముద్రలు వేస్తాము వాటి వలన మనం చికాకుగా ఉండి ఒక పది నిమిషాలు ప్రాణయామం చేసుకొని ఆ పది నిమిషాల ప్రాణయామం తర్వాత మనకు అవసరమైన ఆరోగ్యానికి కావాలసిన అం ఏవి ఏ ఏ ఆరోగ్యానికి అంటే నా ఇప్పుడు నార్మల్గా బరువు పెరగడానికి అలా అలాంటి వాటికి ఏ వేటికి వాటికి సంబంధించిన యోగాసనాలు ఉంటాయి వాటికి తగ్గట్టుగా మనం ఆసనాలు వేసుకొని చేసుకుంటే మన పైన మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెంపొందుతుంది అలానే మనం ఇంత ప్రశాంతంగా చేసుకోగలిగితే ఆధ్యాత్మిక భావం అనేది మనలో చాలా వరకు పెరుగుతుంది ఎందుకంటే మనం ఒక పని ఏదో ఒకటి చేసుకునేటప్పుడు రకరకాల ఆలోచనలు ఉంటాయి అలా కాకుండా యోగా చేసుకుంటే ప్రశాంతంగా ప్రాణాయామం చేసుకుంటాము కాబట్టి మనకు ఆధ్యాత్మిక భావం అనేది పెరుగుతుంది అంటే పీస్ ఆఫ్ మైండ్ ప్రశాంతత అనేది చేకూరుతుంది మనం యోగా చేయడం వలన